మా ప్రాంతంలో కళలు వృత్తి విద్యల అభివృద్ధి చెందడంలో మీడియా మరియు వార్తాపత్రికలు పాత్ర చాలా విలువైనది ఎందుకంటే మా ప్రాంతంలో ఉండే వృత్తి విద్యల గురించి మా ప్రాంతంలో ఉండే కళల గురించి మీడియా మరియు వార్తాపత్రికలు చాలా అద్భుతంగా రాసేవాళ్ళు దానివల్ల మా ప్రాంతంలో ఉండే విశేషాలు అన్నీ పక్క ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాళ్ళు కూడా తెలుసుకునేలాగా చేశారు ఈ అలాగే ఈ మీడియా మరియు వార్తాపత్రికలు అనేవి వృత్తి విద్యల వారిని అలాగే కళల వారిని చాలా అభివృద్ధి చేశారు ఈ వార్తాపత్రికలు మరియు ఈ మీడియా అనేది లేకపోతే మా ప్రాంతంలో ఉండే ఈ కళలు వృత్తి విద్యలు అనేవి ప్రపంచానికి తెలిసేవే కాదు అందువల్ల ఈ మీడియా మరియు వార్తా పత్రికలు అనేవి మా ప్రాంతానికి చాలా విలువైనవి ఇవి మా ప్రాంతంలో ఒక ప్రాధాన్యతమైన పాత్రని పాటించింది